అంటే నేను అక్షర ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను మీ బాబు కొంచెం ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి చేయట్లేదు అండి చాలా వీక్ ఉన్నాడు అబ్బాయి ఏమి లేదు కొంచెం మా ట్యూషన్లో చేస్తే బాగుంటుంది అని నా సజెషన్ అవునండి చాలా చాలా వీక్ ఉన్నాడు అబ్బాయి ఏది వర్క్ ఇచ్చిన సరిగా చేయట్లేదు అందుకని కాల్ చేశాను నేను మీకు ఓకే తీసుకుంటున్నాం అండి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అండి ఎక్స్ట్రా క్లాసెస్ జరుగుతున్నాయి మీ అబ్బాయి అటెండ్ కావట్లేదు చెప్పాను ప్రిన్స్పల్కి మీట్ అవ్వమని చెప్పి అసలు చెప్పట్లేదు మీ పేరెంట్స్ని తీసుకురమ్మని అని చెపితే కూడా మీ బాబు

ఓకే అండి మా ప్రయత్నం మేము చేస్తాం మీ ప్రయత్నం మీరు చేయండి ఓకే ఓకే